ఆ డెలివరీ బాయ్ వచ్చేసి అప్పుడు నేను మొబైల్లో నేను ఫోన్ ద్వారా ఆర్డర్ని పెట్టుకున్నాను ఆ ఫోన్ ద్వారా ఆర్డర్ని పెట్టుకున్న తర్వాత నేను ఫోన్ చేసి వారికి ఆ యాప్లో అంటే ఫోన్ ద్వారా అంటే ఆ యాప్ డౌ స్విగ్గి యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను ఆ యాప్ ద్వారా వారికి డెలివరీ చేసా ఆర్డర్ చేసాను ఆర్డర్ చేస్తే వా వారి నెంబర్ చూపించారు నాకు వారి నంబర్కి నేను ఫోన్ చేసి ఇంకా ఎంతసేపు అనేసి అడిగాను అడుగుతాను స అడిగితే జస్ట్ ఒక టెన్ మినిట్స్ మ్యాడమ్ అని జస్ట్ చెప్పేసి చెప్పారు వాళ్ళు నేనైతే ఫోన్ చేసి అడిగినటువంటి కొషన్స్ ఏమీ అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే ఎక్కడ ఉన్నారు మీరు మా ప్రాంతానికి రావటానికి మీకు ఇంకా ఎంత సమయం పడుతుంది ఇంకా ఎంతసేపు అవుతుంది మీరు రావటానికి అనేటువంటి కొషన్స్ నేను అడిగాను సరే మ్యాడమ్ ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తాను అనేటువంటి జవాబు అయితే ఆయన ఇచ్చారు ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలకు వెయిట్ చేసాను అంటే సమయం వెచ్చించాను పది నిమిషాలు రాలేదు అతను మళ్ళీ ఫోన్ ద్వారా నేను స్విగ్గిలో ఆర్డర్ చేసాను కదా నేను స్విగ్గిలో ఆర్డర్ చేసు నెంబర్ ద్వారా నేను మళ్ళీ వారికి కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అవుతే జస్ట్ దగ్గరలో ఉన్నాను మ్యాడమ్ నేను వచ్చేస్తున్నాను మీరేం వర్రీ అవ్వద్దండి అనే మాట వాళ్ళు వారు చెప్పారు నాకైతే త్రీ మూడు అయింది టైం అప్పటికే నాకైతే ఆకలి వేస్తుంది బాగా ఫుల్లుగా నాకయితే ఆకలి వేస్తుంది సో నేను ఆకలి తట్టుకోలేక ఇంకా ఆత్రుతతో నేను బాగా నేను ఫోన్ చేసాను మళ్ళీ ఫోన్ చేస్తుంటే జస్ట్ మ్యాడమ్ వచ్చేసాను మీ ఇంటి దగ్గర మీ టెర్రస్ కింద కిందనే ఉన్నా నేను అనే మా అనే మాట వారు చెప్పారు సరే అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి నాకు ఆర్డర్ అనేటువంటిది చేరింది ఆర్డర్ అనేటువంటిది చేరిన తర్వాత సరేనండి థ్యాంక్ యూ అని చెప్పేసి నేను నా ఆర్డర్ నేను తీసుకుని వారికి డబ్బులు అనేటువంటివి కట్టేసి వారికి డబ్బులు అనేటువంటివి కట్టేసి నేను నా ఆర్డర్ అనేది నేను తీసుకున్నాను తీసుకుని సరే థ్యాంక్ యూ అని చెప్పేసి పెట్టేసాను